హలో గుడ్ మార్నింగ్ యశస్విని చెప్పు జిల్లా అనకాపల్లి జిల్లాలో బెల్లం మార్కెట్ది ఈవేళ మనము డెవలప్మెంట్ చెయ్యాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము అన్నావు కదా ఏవైనా ఐడియాస్ ఉన్నాయా నీకు ఏవైనా ఓకే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి అగ్రికల్చర్ ఫార్మర్స్ అందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చెయ్యాలి అంటున్నావు అవును ఒక మీటింగ్ కండక్ట్ చెయ్యాలి నిజమే అది జిల్లా వైజ్గా మనకు ఎక్కడైతే వీళ్ళందరూ సరిపోతారో ఒక ప్లేసు చూసుకుని ఒక డేట్ అనౌన్స్ చేసకుని మనం వాళ్ళందర్నీ ఫార్మర్స్ని రప్పించుకుందాము

దాంతో మనం ఇక్కడున్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో మనం ఆన్ చేసినప్పుడు అందులో ఎంత అయితే లాభం వచ్చిందో వాళ్ళు మీకు ఇవ్వాలి అలాంటివి ఏమయినాపెట్టి ఇప్పుడు మనం బెల్లం మార్కెట్ అనేది డెవలప్మెంట్ ఎందుకంటే మన అనకాపల్లి జిల్లా అనేది బెల్లం మార్కెట్కి బాగా డెవలప్మెంట్ ఏరియా కాబట్టి నోటెడ్ అయిన ఏరియా మంది అనకాపల్లి బెల్లం మార్కెట్ అనేది సో దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేశామంటే చుట్టుపక్కల జిల్లా కూడా అయ్యింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అనకాపల్లి జిల్లా ఆ జిల్లా బేస్ చేసి ఉన్న గ్రామాల కూడా అభివృద్ధి చెందుతాయి అయితే అక్కడ ఒక్కరోజు కండక్ట్ చేద్దాము ఈ పండగ అయిపోయిన తరువాత సంక్రాంతి రోజు ఒక బోనస్గా రైతులందరికీ ఏవైనా అనౌన్స్ చేసి అప్పుడు మనం ఈయొక్క బెల్లం మార్కెట్ డెవలప్మెంట్ గురించి చెప్దాము ఓకే అమ్మ ఓకే ఇంకా ఏవైనా చెప్పాలనుకుంటే ఆ రోజు మనము ఒక ఫైల్లో నోట్ చేసుకుని చెప్తే స్పీచ్ బాగానే ఉంటుంది ఓకే ఉంటాను ఓకే